ఇంటి చుట్టుపక్కల ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవడం దీనికి మనం తీసుకోబోయే చర్యలు ఇల్లు చుట్టుపక్కల పరిషత్ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలంటే అది మన నుండే మొదలు అవ్వాలి మన ఇంటి దగ్గర నుండి మొదలవ్వాలి మొదటిగా మన ఇల్లుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు కడుగుతూ తుడుస్తూ చెత్తని వేరు చేస్తూ తడి చెత్త వేరు పొడి చెత్త వేరు వీటి రెండింటి వేరు వేరు చేస్తూ చెత్త బుట్టల్లో మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయద్దు ఎక్కువ చెత్త కూడా చేయరాదు వస్తువులను తక్కువ వాడి మంచి వస్తువులు వాడి ప్రకృతిక వస్తువులు మాత్రమే వాడి ఈ చెత్తని తడి చెత్త పొడి చెత్త లాగా చేసి చెత్తబుట్టలో మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయద్దు వేసిన చెత్తను కూడా జిహెచ్ఎంసి వారు తీసుకెళ్ళేటట్టు వాళ్ళతో మాట్లాడుకోవాలి వచ్చి ఆ కార్మికులు వచ్చి తీసుకొని పపోవాలి అది ఎవరు పడితే వాళ్ళు తీసుకువెళ్ళద్దు రెండో విషయం ఏంటనగా నీళ్ళు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయినట్టు చూసుకోవద్దు మన చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అక్కడికి దోమలు ఈగలు వచ్చి అవి పిల్లల్ని పెట్టి పెరిగి వాటి సంఖ్య అనేది పెరుగుతుంది అవి మన తిండి పైన వచ్చి ఉండటం మన పైన వచ్చి ఉండటం అది మన నోట్లోకి ఏదో విధంగా వెళ్ళడం మన శరీరంలోకి వెళ్ళగానే లేనిపోని వ్యాధులు రావడం ఈ మధ్య డెంగ్యూ జాంనీ జాండీస్ లాంటి వ్యాధులతో ఎంతో మంది చనిపోతున్నారు మలేరియా అలాంటి వ్యాధులతో అది రాకుండా మనల్ని మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు డ్రైనేజీ సిస్టం డ్రైనేజ్ కూడా ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి లీకేజీ కానీ ఎక్కువ నిండిపోవడం జరిగితే జిహెచ్ఎంసి వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అది పరిశుభ్రం శుభ్రంగా చేసుకోవడం మన ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా నీరు అనేది ఒక దగ్గర ఉండిపోకుండా చూడాలి డ్రైనేజీ మంచిగా చూసుకొని వీటన్నింటి తరువాత ఈ చెత్త వాడకం ఏదైతే ఉంటుందో అది తక్కువ చేయాలి మన ఇంటి చుట్టుపక్కల చెత్తను తీసుకెళ్ళి కాల్చడం లాంటి పనులు అస్సలు చేయద్దు దానివల్ల వెలువడే చెత్త పొగ అంతా మన ముక్కుల్లో దూరి మన శరీరంలో దూరి మన ఊపిరితిత్తుల సమస్యలనేవి ఎక్కువైపోతాయి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది ఈ మధ్య చాలా పిల్లలకి అది జరుగుతుంది ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడవద్దు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ వాడవద్దు మలమూత్ర విసర్జనలు కూడా బహిరంగంగా చేయకుండా చూసుకోవాలి అది బహిరంగంగా చాలా మంది చేస్తున్నారు ఊళ్ళలో ఇప్పుడు కూడా ఇక్కడ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పిల్లలని గుడిసెలు వేసుకునేవారు చిన్న చిన్న పిల్లల్ని మలమూత్ర విసర్జనలు బహిరంగంగా చేయించేటట్లు చూస్తున్నారు అది కూడా మనం తప్పించాలి బాత్రూంలు కట్టించాలి గవర్నమెంట్ సౌచాలయాలు కట్టిస్తేనే పరిశుభ్రంగా ఉంటుంది తరువాత ఎక్కడపడితే అక్కడ చెత్త వేయద్దు చిన్న చిన్న చెత్త అయిన ఒక చాక్లెట్ తినేసి ఆ కవర్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఎక్కడో వేసేయడం ఇలా చేయద్దు మనం డస్ట్ బిన్నులు అంటే చెత్తబుట్టల్లో మాత్రం మనకోసం కేటాయించబడిన దాంట్లో మాత్రమే వేయాలి ప్రతీ ఒక్కరికి ఈ అవగాహన ఉండాలి ఏంటి ఇది మనం చెత్త చేస్తే అది మనది దేశానిది మన ప్రాంతాన్ని మనం చెత్త చేసుకున్నాము మన ఇల్లుని మనం చెత్త చేసుకోము కదా మరి మన ఇంటి లోపల మనం చెత్త వేసుకోనప్పుడు మనము ఇంటి బయట ఎట్లా వేస్తాము అది మన ప్రాంతమే మన దేశమే కదా అది తప్పు అక్కడ మనం తప్పిపోతున్నాము మనది అనుకోవాలి పరిశుభ్రంగా ఉంచాలి చెట్లను పెంచాలి చెట్లు ఎంత పెంచితే గాలి కాలుష్యం అంత తగ్గుతుంది పరిశుభ్రంగా అంత ఉంటుంది మంచి వాయువు ఉంటుంది ఆ చెత్త చెదారం అంతా మన దగ్గర ఉంటుంది ఈ విధంగా మనమే మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచగలుగుతాము పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మనం మన వచ్చే తరాలకి కూడా ఒక మంచి ప్రకృతితో ఉన్న ప్రాంతాన్ని ఇస్తాము వాళ్ళు కూడా బ్రతాకలి